ఇరవై ఏడు మూడువందల నలభై రెండు నాలుగు వేల మూడువందల తొంభై ఆరు యాభై నాలుగువేల ఐదు వందల అరవై నాలుగు లక్షా నలభైవేల రెండువందల తొంభై ఐదు